ఆ నమస్తే అండి ఏం తిం చెప్పండి అవునండి ఆ సరే అండి ఓకే మా దగ్గర అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయండి గులాబీ చామంతి విరజాజులు సన్నజాజులు మల్లెపూలు ముద్ద చామంతి కాగడాలు లిల్లీ పువ్వులు ఇలా అన్ని రకమైన పువ్వులు ఉంటాయండి మీకే పూలు కావాలంటే మేము ఆ పూలు తెప్పిస్తామండి ఓకే అండి బంతి పువ్వులు కూడా ఉంటాయండి మా దగ్గర బంతిపూలు మేము మాల కట్టేసి అమ్ముతామండి మాల కట్టేసి అమ్ముతాము లేదా విడిగా కావాలంటే విడిగా ఇస్తానండి ఓకే అండి ఓకే అండి మీకు బంతిపూలు అయితే ఒక బుట్ట మీకు పన్నెండు వందలు వరకు పడుతుందండి ఓకే గులాబీలు అయితే ఇంకా అది ఒక వెయ్యి రూపాయలు పడుతుందండి చామంతిలు ఒక ఎనిమిది వందలు పడుతుంది అండి మొత్తం కలిపి అంటే మీకు దగ్గర దగ్గర ఐదు వేలు వరకు అవుతుంది అండి అవి తక్కువేనండి ఇంకా తగ్గి తగ్గించే ఇన్నీ చెప్పానండి మీకు అది మీ ఇష్టం మేము పంపించమంటే ఇంకా అది ఎక్సట్రా ఆటోకి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలండి లేదు అంటే మీరే పంపించినా మీ ఇష్టమేనండి

ఓకే అండి మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి పంపించే ముందు మేము అన్ని రెడీ చేసి ఉంచుతాము ఓకే సరే అండి మేము అన్నీ మంచిగా పంపిస్తామండి మా దగ్గర అలాంటి లోటు ఉండదండి ఆ ఓకే అండి